మొదట్లో నాకు నచ్చిన పుస్తకం మహా మహాభారతం చివరికి బాగా నచ్చిన పుస్తకాన్ని ఎప్పుడైనా చదివారు చదివాను అది మహాభారతం ఎందుకంటే ఫస్ట్ నాకు నచ్చలేదు ఎందుకంటే ద్రౌపది ద్రౌపది అయిదుగురిని భర్తలను పెళ్ళి చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ నాకు నచ్చలేదు బట్ చివరికి ధర్మం గెలుస్తుంది కాబట్టి నాకు నాకు నచ్చింది తరువాత నేను మనసు మార్చుకున్నాను నాకు అది చాలా బాగా అనిపించింది మహాభారతం పుస్తకం అనేది అది నేను డైలీ అవుతాను డైలీ చద చదవడమే కాకుండా చూస్తాను మొదట బా కౌరవులు పాండవులను హింసించడం అట్లా ఇట్లా చేయడం నాకు నచ్చలేదు ఏమైన పాండవులు కౌరవులకు వెళ్ళడం ఆ విధంగా నాకు నచ్చలేదు ఎందుకంటే పాపం ఊరికే కష్టపడిన వాళ్ళే కష్టపడతారు కాబట్టి నాకు ఆ విధంగా నచ్చలేదు తరువాత ఆ వనవాసం పద్నాలుగు ఏళ్ళ వనవాసం అజ్ఞాతవాసం అయిపోయాక వాళ్ళు తిరిగి వాళ్ళ రాజ్యానికి వచ్చి ప్రజల కోసం వాళ్ళు కౌరవులను ఓడించి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారు అప్పుడు ప్రజలు సంతోషంగా పాండవుల పరిపాలన వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి నాకు తరువాత ఆ బుక్ అనేది నచ్చింది మళ్ళీ పాండవులు ఎప్పటికైనా ధర్మ మార్గంలోనే ఉంటారు ధర్మాన్ని అనుసరిస్తారు కాబట్టి నాకు ఆ బుక్ చాలా నచ్చింది ఫస్ట్లో ద్రౌపదిని వస్త్రాపహరణ చేసేటప్పుడు అప్పుడు నాకు నచ్చలేదు మళ్ళీ ధృతరాష్ట్రుడు కూడా కొడుకు పక్షాన ఉండి దుర్యోధన పక్షాన ఉండటం వలన నాకు ఫస్ట్ అదే విధంగా నాకు నచ్చలేదు తరువాత వీళ్ళు న్యాయాన్ని గెలుస్తారు ధర్మ మార్గంలో ఉంటారు ధర్మ పరిర ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ధర్మ మార్గంలోనే వెళతారు ధర్మాన్ని అనుసరిస్తారు అందువల్ల ఈ ఐదుగురు పాండవుల వల్ల నాకు తరువాత వాళ్ళు విజయం సాధించాక నాక నాకు ఆ బుక్ నచ్చింది ఫస్ట్ నచ్చలేదు ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా కౌరవులు పాండవులను దూషించడం హింసించడం వాళ్ళని కష్టపెట్టడం అలా చేయడం వల్ల ఫస్ట్ నాకు నచ్చలేదు తరువాత పాండవులు విజయం సాధించాక ప్రజలు సంతోషంగా ఉన్న తరువాత వాళ్ళ విధానం వాళ్ళ పరిపాలన వాళ్ళ యొక్క నీతి మార్గాలు నీతి ధర్మాలు నీతి సూత్రాలు వారు అనుసరించిన మార్గాలు వల్ల నాకు నచ్చింది అందులో శ్రీకృష్ణుడు ధర్మం ధర్మ బోధన చేస్తాడు ధర్మం సందేహిస్తూ ధర్మస్ సంబోధిస్తాడు ఆ విధంగా నాకు తరువాత నచ్చింది నేను తరువాత మనసు మార్చుకున్నాను నాకు ఇప్పుడు మహాభారతం బుక్ అంటేనే చాలా ఇష్టం